వ్యవసాయంలో చాలా వరకు చాలా కొత్త ఆవిష్కరణ పద్ధతులు వచ్చాయి దాంట్లో కొన్ని కొన్ని చూసుకున్నట్లయితే స్మార్ట్ వ్యవసాయం ఒకటి దాంట్లో దీంట్లో మనం సెన్సార్లను ఉపయోగించి మనం భూమి నీరు పర్యవేక్ష పర్యవేక్షించడం కాని పంటల ఆరోగ్యాన్ని గుర్తించడం కానీ గుర్తించడానికి మనం సెన్సార్లను ఉపయోగించవచ్చు మరియు డ్రోన్లను ఉపయోగించి పంటలను పరిశీలన చేయడం కాని ఎరువులను పురుగు మందులను పిచికారీ పిచికారీ చేయడం గాని వీటి కోసం మనం డ్రోన్లను ఉపయోగించవచ్చు ఇంకా రోబోట్లు నాట్లు వేయడం కలుపు తీయడం పంట కోత కోసం రోబోట్లను ఉపయోగించడం కూడా చాలా అవసరం ఇవి కొత్త ఆవిష్కరణలో లో భాగం జన్యు సాంకేతికత ఆ తర్వాత జన్యు సాంకేతికత అంటే జన్యు మార్పిడి పంటలు తెగుళ్లు వ్యాధులకు నిరోధికత నిరోధికత కరువు వరదలను తట్టుకునే సామర్ధ్యం కలిగిన పంటలను అభివృద్ధి చేయడం కాని జన్యు సవరణ ద్వారా పోషకాల విలువను పెంచడం కాని ఈ పంటల్లో విటమిన్లు ఖనిజాలు ఇతర పోషకాల స్థాయిని పెంచడం ఈ విధంగా మనం కొత్త ఆవిష్కరణల ద్వారా కొత్త ఆవిష్కరణ పద్ధతి ద్వారా మనం వ్యవసాయంలో ఉత్పత్తి సాధించవచ్చు మరియు వ్యవసాయ డేటాను విశ్లేషించడం ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణల ద్వారా వ్యవసాయ డేటాను విశ్లేషించడం ద్వారా అంటే మనం కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి పంటల పెరుగుదలను అంచనా వేయడం కాని వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం మరియు మిషన్ లెర్నింగ్ను వాడడం అంటే మన వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి భూమి నీరు వంటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి మిషన్ లెర్నింగ్ ఉపయోగించుకోవచ్చు మనం నానో టెక్నాలజీని కూడా వాడుకోవచ్చు ఎలా అంటే మనం ఎరువులు పురుగు మందులు సమర్థవంతమైన పంపిణీ కోసం నానో కణాల ద్వారా ఎరువులు పురుగు మందులు నేరుగా మొక్కలకు అందించడం కొత్త ఆవిష్కరణలో భాగం నీటి పరిరక్షణ కోసం కూడా మనం నానో టెక్నాలజీని వాడవచ్చు అంటే నీటి ఆయువుని తగ్గించడం నీటి వాడకాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వంటివి మనం చేయవచ్చు ఇంకా మనం చూసుకున్నట్టయితే నిల్వ వ్యవసాయం అంటే పట్టణ ప్రాంతాల్లో స్థల పరిమితి ఉన్న ప్రాంతాల్లో పంట పండించడానికి నిల్వ వ్యవసాయ పద్ధతి ఉపయోగపడుతుంది కాంతిని గాలిని నీటిని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు నాచురల్ అగ్రికల్చర్ అంటే సహజ వ్యవసాయం రసాయనిక ఎరువులు క్రిమిసంహారాలకు బదులుగా సేంద్రియ ఎరువులు జీవన యంత్రకాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని తక్కువ జరుగుతుంది మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం పంటల నాణ్యత పెంచడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఆక్వాపోనీస్ అంటే మనం చేపలు మొక్కలను పెంచే పద్దతిని చేపల వ్యర్ధాల నుండి పంటలకు పోషకాలు అందించి మనం నీటిని పునర్వి పునర్వినియోగం చేయవచ్చు ఇది కూడా కొత్త ఆవిష్కరణలో భాగం మనం బ్లాక్చెయిన్ టెక్నాలజీ లాంటివి కూడా వాడవచ్చు దాంట్లో భాగంగా మన వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా గొలుసులో పారదర్శకతను పెంపొందించడానికి రైతులకు మంచి ధరలు లభించేలా చూడడానికి బ్లాక్చెయిన్ టెక్నాలజీని మనం ఉపయోగించవచ్చు ప్రెసిషన్ వ్యవసాయం అంటే భూమి నీరు నీటి పోషకాలు వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించి మొక్కలకు అవసరమయినంత వాటిని అందించడం దీని ద్వారా వనరులు వృధా తగ్గించి దిగుబడిని మనం పెంచుకోవచ్చు చాలా వరకు మనం త్రీ డీ ప్రింటింగ్ అంటే త్రీ డీ ముద్రను కూడా వ్యవసాయంలో వాడవచ్చు ఎలా అంటే వ్యవసాయ పరికరాలు విత్తనాలు కీటకాలు ఆవాసాలు వంటి వాటిని త్రీ డీ ముద్రను ద్వారా తయారు చేయొచ్చు ఇది సుస్థిరమైన మరియు ఆర్ధికంగా సాధ్యమయిన పద్ధతి ఈ సమాచారం యొక్క మూలలలోకి వెళ్ళినట్లయితే మన వ్యవసాయ పరిశోధనా సంస్థలు అంటే భా భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ అంటే ఐకియార్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కాని వ్యవసాయ సంస్థలా కాని అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు వ్యవసాయ సలహా సంస్థలు ఇట్లాంటి వాటి దగ్గర నుంచి సమాచారాన్ని పొందవచ్చు మనం ఆన్లైన్ వనరులను కూడా వాడుకోవచ్చు అంటే ఈ సమాచారం పొందడానికి వ్యవసాయ శాఖ వెబ్సైట్లు వ్యవసాయ సంబంధిత యాప్లు బ్లాగ్లు వ్యవసాయ పత్రికలూ లేదా పుస్తకాల ద్వారా కూడా మనం చాలా వరకు సమాచారాన్ని పొందవచ్చు మనం అంతేకాకుండా డా డేటా దానితో వ్యవసాయం కూడా చేయవచ్చు సెన్సార్లు డ్రోన్లు ఏ వంటి సాంకేతికత ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవచ్చు అంటే ఈ డేటాను ఉపయోగించి నీటి వాడకం సమర్థంగా సమర్థవంతంగా పెంచడం తగ్గించడం వంటివి సాధ్యం అవుతాయి